హలో నమస్తే అండి ఆ మేము కేజియా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామండి ఆ అంటే అది ఏమీలేదు ఆడవాళ్ళకి ఇప్పుడు సెపరేట్గా ఒక లోన్ బిజినెస్ లోన్ అనేది ఇస్తున్నామండి ఆ మీకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నదా అండి తీసుకోవడానికి ఒకే అండి అంటే మాది జీరో పర్శంట్ ఇంట్రెస్ట్ అండి ఆ ఆ మీకేమన్నా ఒక ప్రాఫిట్ మాకు ఇది పెట్టాలండి ప్రూఫ్ కింద ఒకటి పెట్టాలి మీది ఏదన్నా ఒక ప్రాఫిటా ఆ మీరేమైనా జాబ్ చేస్తున్నారా అండి ఒకే ఒకే

అంటే మాకు ఒక బినామీ అలాంటోళ్ళు కావాలండి ఒకే అండి ఆ ఆ అంటే మీరు లోన్ తీసుకున్నాక ఒక సిక్స్ మంత్స్లో కట్టేస్తే ఓకేనండి లేకపోతే అక్కడ్నుంచి మీకు ఇంట్రెస్ట్ అనేది పడుతుందండి టు పాయింట్ ఫైవ్ పడుతుందండి ఎంత తీసుకుంటారండి మీరు లోన్ తీసుకుంటే అప్పుడు అంటే మేము అప్టూ మీ ప్రాఫిట్ చూసి ఏ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తామండి అంటే మాక్సిమం కెపాసిటి ప్రాఫిట్కి చొప్పున సెవెన్ అలా పెడతామండి

ఓకే మీ వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తాండి మీ ప్రాఫిట్ ఒకటి మీ ఆధార్ కార్డ్ ఒకటి మీ బ్యాంక్ది కూడా కావాలండి మా బ్యాంక్లో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి

ఒకే అండి త్యాంక్స్